మా ప్రాంతలో ఆసుపత్రిలో జనం ఎక్కువ ఉండటం రద్దీగా ఉండటం జరుగుతుంది ఏంటంటే ఆసుపత్రిలో జనాలు రావడానికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు వ్యాధులు ద్వారా వస్తున్నారు అది రద్దీ ఎక్కువ అవుతుంది అటు గవర్నమెంట్ హాస్పిటల్లో అదే పరిస్థితి ప్రవేట్ ఆస్పత్రిలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది మార్నింగ్ ఉదయం వచ్చిన కాడ నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఒక డాక్టర్కి చూపించిన తరువాత దాని యొక్క సమస్య మళ్ళీ స్కానింగ్ ద్వారా ఎక్స్రేల ద్వారా మళ్ళీ టెస్ట్ల ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా తీసుకుని మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం వల్ల జనాలు ఎక్కువసేపు వేచి ఉండటం కనబడతుంది జరుగుతుంది ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ప్రతి ఊర్లో ప్రతి సమస్య ఈ ప్రాంత ప్రతి స ప్రతి ప్రాంతంలోని ఇది ఈ సమస్య సవాలు ఎదురు కుంటున్నారు ప్రజలందరూ ఎదురు కుంటున్నారు ఏంటంటే ఆ ఆ పరిస్థితి సంబంధించి ఏంటంటే ఒక డాక్టరు ఆ ఒక ఒక ఎక్కువ మందికి వచ్చే వ్యాధికి సంబంధించి దానికి ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఉంటే ఆ జనాలు వేరే చోటుకి వెళ్ళడం ఆ పక్కకి వెళ్ళడం వల్ల అది కొద్దిగా జనాలు రద్దీ తగ్గుతుంది తొందరగా జరుగుతుంది రెండు ఒక నాలుగు గంటల జరిగేది ఒక గంట రెండు గంటలో అవటం జరుగుతుందని అభిప్రాయం ఎక్కువమంది ఏంటంటే ఒకే డాక్టర్ వల్ల ఎక్కువమంది ఎక్కువసేపు ఉండడం ఆ నర్సులు కూడా తక్కువ ఉండి వీళ్ళని పంపించడం అక్కడ నుండి స్కానింగ్కి పంపించడం మళ్ళీ వాళ్ళు రావడం మళ్ళీ డాక్టర్కి రిపోర్ట్స్ చోపించటం అలాగ రిపిట్ రిపీట్గా జనాలు ఏంటంటే వెయిటింగ్ వెయిటింగ్ చెయ్యడం వల్ల జనాలు వేచి ఉండటం రద్దీ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఆసుపత్రిలో జరిగే పరిస్థితె ఈ నిత్యవసర ఈ ఇప్పుడు ఉండే పరిస్థితి బట్టి చూస్తుంటే హాస్పిటల్లో జనాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు ఈ పరిస్థితిని మారాలంటే కొద్దిగా ఆసుపత్రి వర్గాలు ఆ మేనేజ్మెంటు తగిన పరిష్కారం చెయ్యాలని కోరుతున్నాను